ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమ ఉంది అంటే దాని మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ పరిశ్రమలో పనిచేసేవారు ఆ పరిశ్రమకి సప్లయ్ మెటీరియల్ సప్లయ్ చేసేవాళ్ళు ఆ చుట్టుపక్కల చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని నివసించేవాళ్ళు ఇలాగ ఎన్నో రకాలుగా కొన్ని వందల మంది దాని మీద ఆధారపడి నివసిస్తూ ఉంటారు అలా ఒక పరిశ్రమ మూతపడటం వలన ఇంతమంది కుటుంబాలు రోడ్డున పడతాయి అందుకని పరిశ్రమలు ఎంత బాగుంటే చుట్టుపక్కల జనం కూడా అంతిదిగా ఉంటారు దానికి తగ్గట్టుగానే అభివృద్ధి జరుగుతుంది అదే పరిశ్రమలు లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది జీవనాధారం కూడా కష్టం అయిపోతుంది కనుక పరిశ్రమలు ఎప్పుడూ కూడా మూత పడకూడదు పరిశ్రమలు అభివృద్ధి చెందితే మనం కూడా అభివృద్ధి చెందినట్లే ఎంతోమందికి జీవనాధారంగా పరిశ్రమలు ఉంటాయి